సో మా ఊరిలో పెళ్ళిళ్ళు అనేటివి పెద్ద మనుషులు ఫస్టు వెళ్ళి అమ్మాయి ఇంటికి కానీ అబ్బాయి ఇంటికి కానీ వెళ్ళి వాళ్ళ వాళ్ళతోటి మాట్లాడడం జరుగుతుంది తర్వాత ఇంటి పక్కన ఉన్న వాళ్ళ వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళు ఎలాంటి వారు అనేది తెలుసుకోవడం జరుగుతుంది వాళ్ళు వచ్చే తర్వాత అన్నీ తెలుసుకున్న తరువాత వాళ్ళ బిహేవియర్ వీళ్ళకి నచ్చింది వాళ్ళు మంచి వాళ్ళు అయితే వీళ్ళు పెళ్ళిచూపులు పెట్టుకుందామని ఏకాభిప్రాయానికి వస్తారు సో దానివల్ల ఇరు వర్గాలకి ఇష్ట పూర్వకంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెళ్ళిచూపులు జరుపుకోవడానికి ఇది ఒక్క ప్రాసాస్లాగా నేనే భావిస్తున్నాను ఇలా నిశ్చయించుకుంటారు మా మాలో మరియు ఇంటిలో ఇంటిలో కూడా ఫా రిలేషన్ పెళ్ళిళ్ళు అయితే ఇలాంటిది ఏమి ఉండదు ఎందుకంటే వారు చిన్నప్పటి నుంచి వీళ్ళకి తెలుసు కాబట్టి ఇలా జరుగుతుంది అందులో ఏమి జరుగుతుంది అంటే సో దానివల్ల ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం జరుగుతుంది ఫ్యూచర్లో ఎలాంటి గొడవలు అనేది రాకుండా ఉంటాయి